అవును నేను చూసే యూట్యూబ్ ఛానల్లు ఉన్నాయి ఏంటంటే నేను చూసే యూట్యూబ్ ఛానల్లు ఫిల్మిమోజి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు వీటిల్లో కొన్ని కొన్ని మంచి సన్నివేశాలు మంచి అద్దాలను వాటిల్లో మనకు చూపిస్తు ఉంటారు అలాగే కొన్ని దేవుని పాటలు వచ్చే కొన్ని యూట్యూబ్ ఛానల్లు కూడా నేను సబ్స్క్రయిబ్ చేసుకొని ఉన్నాను అలాగే టీవీ ప్రోగ్రామ్సు ఇవి నాకు తెలుగు భాషలోనే చూడడం ఇష్టం మరొక భాషలో చూడాలి అంటే ఇంగ్లీషులో చూస్తాను ఎక్కువైతే తెలుగు ప్రోగ్రామ్స్ షోసు నేను చాలా ఇష్టంగా చూస్తాను ఎప్పుడు ఏ రోజు అయితే వస్తుందో టీవీలోకి ఆ రోజు తప్పకుండా నేను ఆ యొక్క టీవీలో ప్రోగ్రాం ఏదన్నా ఉందంటే తప్పకుండా పెట్టుకుని ఆ యొక్క ప్రోగ్రాంలను చూస్తు ఉంటాను అలగే ఇంగ్లీష్ కూడా దాదాపు అదే విధంగా నేను చూస్తాను కానీ ఇవి చూసినంతలా తెలుగు ఛానెళ్ళ ప్రోగ్రామ్స్ చూసిన అంతలా నేను ఇంగ్లీషు గట్ట చూడను ఎందుకంటే అవి మరి ఎక్కువ అర్థం కావు కాబట్టి నేను తెలుగు షోలు చాలా ఎక్కువ చూస్తాను సినిమాలు తక్కువ చూస్తాను ఎందుకంటే నాకు సినిమా అంటే అంత ఇష్టం ఉండదు కానీ ఎక్కువ షోస్ అంటే ఇష్టం కాబట్టి నేను షోస్ ఎక్కువ చూస్తాను తర్వాత నేను వేరే భాషలో ఉన్న ప్రోగ్రామ్స్ చూడడానికి ఇష్టపడతాను అలాగే యూట్యూబ్లో కూడా ఫిల్మిమోజి అనేది నేను ఎక్కువ చూస్తాను అది నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది మంచి అద్దాలను మంచి ఫినిషింగ్ అనేది ఇస్తు ఉంటారు